మీకు నచ్చిన పుస్తకం అనువుల ఒప్పందం ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హుమెన్కైండ్ మరియు అది నాకు చాలా ఇష్టం ఈ పుస్తకం మానవ చరిత్రను అవిష్కరిస్తుంది మన జాతి ఎలా అభివృద్ధి చెందిందో ఎలా వ్యవసాయం ప్రారంభించామో ఎలా రాజ్యాలు ఏర్పడ్డాయో మరియు ఎలా ఆధునిక ప్రపంచానికి చేరుకున్నామొ వివరిస్తుంది అనువుల ఒప్పందం నుండి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను మానవ చరిత్ర చాలా క్లిష్టమైనది మరియు ఆసక్తికరమైనది అని నాకు తెలిసింది మనం ఎప్పుడూ ఒకేలా లేము మన ఆలోచనలు మరియు జీవన విధానాలు కాలక్రమేణ మారుతూ వచ్చాయి మన భవిష్యత్తును అర్థం చేసుకోవడానికి మన గతం తెలుసుకోవడం చాలా ముఖ్యం అని నేను నమ్ముతున్నాను ఈ పుస్తకం నన్ను ఆలోచింపచేసింది మరియు నా ప్రపంచ దృష్టికోణాన్ని మార్చింది ఇది చదివిన తరువాత నేను మానవత్వం గురించి మరియు మన స్థానం గురించి మరింత లోతుగా ఆలోచించడం ప్రారంభించాను ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని నేను సిఫార్సు చేస్తున్నాను